చేతితో తయారుచేసిన బట్టలు మరియు రెడీమేడ్ బట్టల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉంటాయి చేతులతో తయారు చేసిన బట్టలు సాధారణంగా మరింత నాణ్యమైనవి మరియు దీర్ఘకాలికంగా ఉంటాయి అవి రెడీమేడ్ బట్టల కంటే ఎక్కువ శ్రద్ధ మరియు కృషిని కలిగి ఉంటాయి మరియు ప్రతి బట్టను ఒకే ఒక వ్యక్తి తయారు చేస్తాడు రెడీమేడ్ బట్టలు సాధారణంగా చేతితో తయారు చేసిన బట్టలు కంటే ఎక్కువ ఖరీదు ఖరీదైనవి అవి పెద్ద ఎత్తులో ఉత్పత్తి చేయబడతాయి మరియు తక్కువ శ్రద్ధ మరియు కృషిని కలిగి ఉంటాయి జనం ఇంకా అల్లిన బట్టలు ఎందుకు వాడుతున్నారు అంటే కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి కొంతమంది ప్రజలు నాణ్యమైన దీర్ఘకాలిక బట్టలు కోరుకుంటారు వారు చేతితో తయారుచేసిన బట్టలు వారి డబ్బు విలువైనవి మరియు చాలా సంవత్సరాలు ఉంటాయి అని నమ్ముతారు ఇతరుల తమ వ్యక్తిగతలను చేతితో తయారుచేసిన బట్టలను ఉపయోగిస్తారు వారు వారి అల్లిన తేడా కుట్టిన బట్టలను సృష్టించంగా తమకి తాము వ్యక్తిగత మరియు ప్రత్యేకతమైన ప్రత్యేకమైన సైడులో సృష్టించగలరు అని నమ్ముతారు చివరగా కొంతమంది ప్రజలు చేతితో తయారు చేసిన బట్టలు కొనుగోలు చేయడం ద్వారా స్థానిక వ్యాపారులను మద్దతు ఇవ్వడానికి ఇష్టపడతారు వారు చేతుతో తయారుచేసిన బట్టలు తరచుగా స్థానికంగా తయారు చేసిన బట్టలను మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను మరియు తాము అని నమ్ముతారు